జనవరి ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది రెండు వేలు నవంబర్ పందొమ్మిది రెండు వేల పద్దెనిమిది